మేము ఇక్కడి నుండి డైరెక్ట్ సికింద్రాబాద్ స్టేషన్ నుండి కాశీ వరకు ట్రైన్ టికెటే తీసుకున్నాము ట్రైన్ టికెట్లు తీసుకుని కాశీకి వెళ్ళిపోయినాం కాశీ నుండి రైల్వే స్టేషన్ నుండి కాశీ గుడి వరకు ఆటోలో వెళ్ళాం ఆటోలో వెళ్ళి అక్కడ రూమ్ తీసుకుని అక్కడ ఉన్నాం అక్కడ ఉండి అక్కడ దర్శనం చేసుకొని ఆ నైటు టాటా సుమో మాట్లాడుకొని అక్కడ పోయినాం ఎక్కడ మన ఇక్కడ చూసేవి చాలా ఉన్నాయి కాశీలో కూడా అయితే త్రయంబకం మన టెంపుల్ గయా అవన్నీ ఒక నైట్ నైటు వెళ్ళి నైట్ ఇక్కడికి కాశీకి వెళ్ళి వెళితే అక్కడికి పోయేవరకు పొద్దున సిక్స్ ఓ క్లాక్ అయింది అక్కడ దర్శనం చేసుకొని మళ్ళా అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చే వరకు ఫోర్ వరకు వచ్చినాం మళ్ళీ ఇక్కడ సాయంత్రం మళ్ళీ ఇక్కడ స్నానాలు చేసుకొని ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ భోంచేసుకొని ఇక్కడే నైట్లో ఉండి మళ్ళా తెల్లవారి మళ్ళా అయోధ్యకు వెళ్ళాం అప్పుడు అయోధ్యకు వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ లేకుండే ఒట్టి గోడలు ఉండే ఇప్పుడు గుడి కట్టిండ్రు కానీ ఖాళీ కూలిపోయిన గోడలు అలాంటివి ఉండే అది చూసుకొని అక్కడికి వెళ్ళి సుమో అదే ట్రావెల్స్ ఉన్నాయి ఆడకి వెళ్ళి మన నెహ్రూ ఇంటికి వెళ్ళినాం నెహ్రూ ఇల్లు ఇల్లుది అంత లోపల అవన్నీ చూసుకొని లోపల ఇందిరమ్మ ఆడుకొనే పావులు బగ్గీ అవన్నీ ఉండే అవన్నీ చూసుకున్నాము అవన్నీ చూసుకొని అందులో లోపల తిరిగేసి మళ్ళీ ఇంక అక్కడ కిలోనా లాగా ఉండే ఆ కిలోన చూసుకొని ఆ కిలోన కాడకి వెళ్ళి మళ్ళా అక్కడ సీతమ్మ వారిది ఉంది కాల భైరవ గుడి ఉంది కాల భైరవుని గుడి చూసుకొని పోయినాము మళ్ళా అంటే అక్కడ ఒకటి కొంచం ముందుకు వచ్చిన తర్వాత శక్తిపీఠం ఉంది ఆ శక్తిపీఠం చూసుకున్నాము ఆడ ఒక నైట్ అయింది అక్కడికి వెళ్ళి శక్తిపీఠం చూసుకొని మళ్ళా ఇక్కడ వచ్చినాం సీతమ్మ వారిది ఇలా లోపలకి వనవాసం పోయినప్పుడు సీస్మ సీతమ్మ వారు గర్భవతి ఉన్నప్పుడు వనవాసం వెళ్ళింది అంట అక్కడ ఆమెది ఉంది అక్కడ అది చూసుకొని కాశీకి వచ్చినాం కాశీలో ఐదు నైట్లు చేసినాం ఐదు రాత్రులు కాశీలో ఉన్నాం ఉండి అక్కడికి వెళ్ళి ఎంఎల్ఏ ఇంక ఇంటికి ఐదు రోజులు అయిపోయింది ఇంటికి వెళ్ళిపోదాము అని ఆటోలో రైల్వే స్టేషన్కి వచ్చేనాం వచ్చి ఇగ రైల్వే స్టేషన్లోకి వచ్చి టికెట్ తీసుకొని టికెట్ ఆల్రెడీ ఫోన్లోనే బుక్ చేసుకున్నాం అన్నమాట ఇగ ఆ టికెట్ అది పట్టుకొని ట్రైన్కు ఎక్కితే రెండు రోజులకు ఇంటికి వచ్చినాం ఇంటికి స్టేషన్కి రాకముందే మధ్యల కొంచం ట్రైన్ కూడా ఆగిపోయింది అన్నమాట పట్టాలు వేరే ట్రైన్ వచ్చిందని సగం దినం అక్కడనే లేట్ అయింది అది అయిపోయి ఆ ట్రైను అది వెళ్ళిపోయినాక మళ్ళీ ఇది సరిగా అయ్యి వచ్చేసరికి రెండు నైట్లు ట్రైన్లోనే గడిచిపోయినాయి మాకు రెండు నైట్లు అయినాక అప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చి ఇంటికి వచ్చినాం